హలో రాజేష్ ట్రావెల్సా అండి నేను పూనిని మాట్లాడుతున్నానండి ఇప్పుడు నేను యూట్యూబ్లో అదే గూగుల్లో సర్చ్ చేసానండి మేము ఒక టూర్ రావల్సి ఉంది మా ఫ్యామిలీ అంతా ట్రా నేను సర్చ్ చేస్తే మీ ట్రావెల్స్కి రేటింగ్స్ ఎక్కువ ఉందని చెప్పి ఇప్పుడు నేను మీకు ఫోన్ చేశాను అన్నమాట అది మేము ఇప్పుడు మారేడుమిల్లి చూడాలండి రా అటు ఈస్ట్ గోదావరి మారేడుమిల్లి ప్లస్ మేము అటు నుంచి రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జి అటు నుంచి కాకినాడ ఇవి అన్ని చూడాలని అనుకుంటున్నాము ఒక ఫైవ్ డేస్ ట్రిప్పు అవ్వన్నీ చూస్తామండి ఒక వన్ వీక్ అండి వన్ వీకు మ్యాక్స్ మేము ఒక ఫోర్ మెంబర్స్ వస్తామండి మా ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ ఉన్నాము అంటే మాకు ఏ ఫెసిలిటీస్ ఉంటాయి ఏంటి రూమ్స్ ఎలా ఉంటాయి అది మీరు చేస్తారా ఏంటి అన్నది డీటెయిల్గా కనుక్కుందామని మీకు చేశానండి ఓకేనండి ఓకేనండి ఫుడ్డు పరంగా ఏమైనా అవైలబిలిటీ ఉంటుందా అండి లేదంటే మేము రూమ్ బుక్ చేసుకున్న రెస్టారెంట్లోనే చేసుకోవాలి అంటారా ఇప్పుడు నా ఒక ఫోర్ మెంబర్స్ అంటే ఇప్పుడు క్యాబ్కి ఎంత అవుతుందండి అసలు మీ ట్రావెల్స్కి ఎంత ఖర్చు చేస్తారు అవునండి ఓకే అంటే ఇప్పుడు క్యాబు అన్నీ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయా అండి క్యాబ్లో అంటే మేము ఫోర్ మెంబర్సే కదా ఓకేనండి తరవాత అంటే మాకిప్పుడు ఇప్పుడు అక్కడ ఏ ప్లేసు ఉండాలో తెలీదు ప్లేసులో అంటే మా ఫెసిలిటీస్ కోసం అడుగుతున్నాము మా సేఫ్టీ కోసం అడుగుతున్నాము అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి కదండీ ఓకే ఇప్పుడు ఎనీ టైము తెలుసు కదండీ అంటే మళ్ళీ పలాన టైమువరకే ఉంటాను అని అంటారు చాలామంది దాని గురించి అని అడుగుతున్నాను సరేనండి దానికోసమే అంటే మేము ఇంకొక టూ డేస్లో మీకు కాల్ చేస్తామండి బయల్దేరతాము సరేనండి సరే మేము ఇంకా టూ డేస్లో బయల్దేరే ముందు ఫోన్ చేస్తామండి వచ్చాక మీకు కాల్ చేస్తాను మాకు కొంచెం అన్నీ చేసి పెట్టండి ఓకే